నమస్తే అండి ఆ చెప్పండి ఏం కావాలి ఆహా ఏం కూరగాయలు కావాలి అండి హ ఉన్నాయి అండి చూడండి కనిపిస్తాయి కదా ఇదిగోండి చూడండి బావున్నాయా అండి అవునా అండి అంటే మీరు కవర్తో బలంగా పెట్టేసారా అండి అలా పెడితే పాడైపోతాయి కదండి అవునా అండి సరిగ్గా లేనట్టు ఉన్నాయి అండి ఇప్పుడు ఫ్రెష్గానే ఉన్నాయి తీసుకుంటారా అండి సరే అండి ఇవి ఎన్ని కిలోలు కావాలి అండి ఓకే ఇంకా తరువాత అండి హ ఉన్నాయి అండి ఇంకా అండి సరే అండి ఇంకా ఇంకేమి కావాలి అండి ఏంటి అండి వంకాయలు ఆ ఫ్రెష్గానే అండి అవునా అండి ఇప్పుడు మంచిగానే ఉన్నాయి తీసుకోండి పర్లేదు బాగున్నాయి మీరు ఓపెన్ ప్లేసులో పెడితే ఒక రెండు రోజులు మూడు రోజులు వరకు ఉంటాయి అండి ఇంకా ఏమైనా కావాలా అండి సరేనండి నేను బిల్ చూసి ఎంత అయిందో చెప్తాను అండి సరే అండి